మేడం గుడ్ ఈవెనింగ్ అండి మీ బాబు రాజేష్ సెకండ్ క్లాస్ సి సెక్షన్ చదువుతున్నాడు కదా అండి తనకి హెల్త్ ఇష్యూ ఉంది అండి బాగా సివియర్గా మార్న్ మార్నింగ్ నుంచి ఫీవర్తో బాధపడుతున్నాడు హెవీ స్టమక్ పెయిన్ ఉన్నట్టుగా ఉంది మీకు మార్నింగ్ చెప్పలేదా అండి వచ్చేటప్పుడు ఆ పర్వాలేదు అండి ఇప్పుడు కొంచెం టాబ్లెట్ వేసాము అలా పడుకున్నారు మీకు మార్నింగ్ ఎప్పటి నుంచి వస్తుంది అని ఏమి చెప్పారా మీకు ఓకే చాలా ఇబ్బంది పడుతున్నారు మార్నింగ్ నుంచి

ఎంత సేపులో వస్తారు అండి ఓకే ఓకే అండి ముందు ఎప్పుడైనా వచ్చిందా అండి పెయిను ఇదేనా రావడం ఇష్యు

వచ్చి హాస్పిటల్కి ఏమైనా చూపిస్తారా లేకపోతే మమ్మల్ని తీసుకువెళ్ళమంటారా

అదే మార్నింగ్ బాగానే ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు స్కూల్లో మధ్యాహ్నం నుంచి బాగా పెయిన్ వస్తుంది మేడం పెయిన్ వస్తుంది సార్ అని చెప్పాడు వాళ్ళ క్లాస్ టీచర్కి ఇంటిమేట్ చేస్తే క్లాస్ టీచర్ వచ్చి నాకు చెప్పారు ఆ అదే ఫుడ్ తిన్నారు అండి తినిన తరువాత నుంచే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బాగా నీరసించిపోయాడు అసలు కూర్చోలేకపోతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడలేకపోతున్నాడు మీరు ఎంత సేపులో వస్తారు బాబు దగ్గరకి కొంచెం త్వరగా రండి బాగా ఇబ్బంది పడుతున్నారు కదా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ